హలో చెప్పండి చెప్పండి మ్యాడమ్ అయ్యో ఏమైంది మ్యాడమ్ అంటే ఈ రోజు ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి సో పంపాలి మ్యాడమ్ మీరు అంటే ట్యాబ్లెట్స్ వేసేసి పంపేండి మ్యాడమ్ ఇక్కడ మేము చూసుకుంటాం మరి ఇంపార్టెంట్ క్లాసెస్ నోట్స్లు చెప్తారు కదండీ అవి ఎలా రాసుకోవాలి మీ పిల్లోడు మళ్ళీ ఇబ్బంది పడతాడు కదా హెల్త్ హెల్త్ ఇంపార్టంటే మ్యాడమ్ అంటే నో మళ్ళీ ఆ క్లాస్ జరిగితే మళ్ళీ రిపీట్ చేయరు కదండీ ఆ ఒక్క అబ్బాయి కోసం అందుకూ ట్రై చేయండి మ్యాడమ్ అంటే ఇంపార్టెంట్ క్లాస్ కదా మరీ అంత బాగోకపోతే కానీ లెగిసేలా ఉంటే పంపేండి ట్రై చేయండి మ్యాడమ్ సరే అయితే హెల్తు బాగోకపోతే మరి పంపకండి బాగుంటే గనుక మర్చిపోకుండా పంపండి

ఓకే ఓకే మ్యాడమ్ ఓకే ఓకే